నమస్కారమండీ నా పేరు జ్యోతి నేను తెలంగాణ నుంచి వచ్చాను ఇక్కడకి కొత్తగా మీరు ఈ పక్కనే ఉంటారా నేను తెలంగాణలో పుట్టాను అక్కడే పెరిగాను నాకు ఇలా కొత్త కొత్త ప్రదేశాలను చూడడం అంటే చాలా ఇష్టం అందుకే వేర్వేరు ఊర్లు తిరుగుతూ ఉంటాను మీ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయా నాకు మీరు సహాయం చేయగలరా నాకు మీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చూడదగిన ప్రదేశాలు గురించి కొంచెం ఒక లిస్టు ఇవ్వగలరా నాకు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వాటిని చూడడం చాలా ఇష్టం కొంచెం నాకు అవి చెప్పగలరా ఇప్పుడు ఏమేమీ ఉన్నాయో ఇంకా ఏవైనా ఉన్నాయా అండి అలాగే నా అలా అయితే నేను తప్పకుండా వెళ్లాల్సిన ప్రదేశం అది చుట్టూ పచ్చదనం ఉన్నాయా చుట్టూ పచ్చదనాలున్నా ఎలాంటి ప్రదేశాలున్నా సరే చెప్పండి నేను తప్పుకుండా వాటిని చూడాలి అలాగే అండీ చాలా ధన్యవాదాలు మీరు వీటి గురించి చెప్తున్నందుకు మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లాలి అనుకున్నప్పుడు నన్ను తప్పకుండా పిలవండి నేను కూడా మీతో వస్తాను అలాగేనండి తప్పకుండా ఇవ్వన్ని నేను చూసే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి తిరిగి తెలంగాణకు వెళ్తానండి అలాగేనండి మళ్లీ కలు